అవును నాకు ఎప్పుడైనా అనుభవాన్ని లేదా భావోద్వేగాన్ని స్పర్శించిన ఒక పుస్తకం ద ఆల్కెమిస్ట్ ఈ పుస్తకం నన్ను ఎంతో ప్రభావితం చేసింది అనేక మార్పులు చదివాను మరింత గోచారమైనది అనిపించింది ద ఆల్కెమిస్ట్ అనేది ఒక గోచరమైన జ్ఞానం మరియు జీవితంపై ప్రతిబింబించే కథ ఇందులో ప్రధాన పాత్ర శాంతి యాగో అనే యువకుడు తన జీవితంలో తాను కోరుకునే సొమ్ము మరియు సాధనకు అనుగుణంగా ప్రయాణం చేసే విధానం ఉంటుంది ఈ కథతో అనేకమంది జ్ఞానాన్ని ధైర్యాన్ని పొందుతారు పుస్తకం జీవితం గురించి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది మీ లక్ష్యానికి చేరుకోవడానికి కావాల్సిన అనుభవం ఆ రహదారిపై మీరు కలిగే అనుభవాలు వ్యక్తిగత మార్పులు అన్న ప్రాముఖ్యమైనవి శాంతి యాగో పాత్ర తన కలల కోసం పోరాడి తన శ్రద్ధను నిలబెట్టుకొని చివరికి జీవితంలో గమ్యాన్ని చేరుకుంటాడు మీరు మీ ప్రయాణంలో ఎటు పోతున్నారో తెలిసి ఉండాలి మీరు ముందుకు సాగితే ప్రమ ప్రపంచం మీకు సహాయం చేస్తుంది మనసు నమ్మితే లక్ష్యం చేరడం సాధ్యం మన స్వప్నాల కోసం పోరాడడాలి ఎప్పుడూ మన లక్ష్యాన్ని విశ్్వసించి ముందుకు సాగాలి సత్యం తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉండటంతో జ్ఞానం మరియు అనుభవం మీద నమ్మకం పెట్టాలి జీవితంలో ప్రతి చిన్న సంఘటన కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఇలాంటి పుస్తకాలు మనం చదివి జీవితం గురించి కొత్త ఆలోచనలు మరియు భావోద్వేగాలు పొందగలుగుతాం